కరెంటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి దీని వల్ల మన మన చాలా విద్యుత్ ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి దీని వల్ల మానవులు జీవులు ఎన్నో చనిపోతాయి ఈ ప్రమాదాలు చాలా ప్రమాదకరం మనిషిలో ఉన్న శరీరంలో చేర్చు చేర్చుకోని చాలా ఇబ్బంది పడి చనిపోతారు జీవులు మరెన్నో ఉండే అన్నీ కూడా విఫలమవుతాయి కరెంటు చాలా ప్రమాదకరం కరెంటు వల్ల ఉపయోగం ఉందో అంతే కూడా మనకి విద్యుత్ షాక్ అనేది వస్తే మనకి చాలా ప్రమాదకరం కరెంటు ఎంతో మనకి చాలా ప్రమాదకరం కరెంటు వల్ల ఒక జీవి అది స్పృహలో కూడా ఉండదు కరెంటు అంత డేంజర్ అని మనం కూడా చెప్పుకోవచ్చు కరెంటు ఎన్నో ఫ్యాక్టరీలు ఇళ్ళల్లో మరి ఇతర జనాలు ఉండే ప్రదేశాలలో కూడా ఉంటుంది కరెంటు కరెంటు షాక్ అవడం వల్ల మనుష్యుల యొక్క తప్పు కూడా ఉంటుంది అది ఓవర్ కరెంట్ కావచ్చు లేదా అది ఒకదాని నుంచి ఒకటి తాకడం కూడా కావచ్చు కరెంటు వల్ల ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి ఎందరో మంది కరెంటు షాక్తో చనిపోతారు కరెంటు లేకుంటే మన మానవ జీవితం చీకటి లాగా కరెంటు ఉంటే మన మానవ జీవితం

ఆకర్షిస్తుంది కరెంటు చాలా మనకి ముఖ్యం మన జీవితంలో కరెంటు చాలా ముఖ్యం ఎన్నో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో జిల్లాలలో కరెంటు ఉండాల్సిందే కరెంటు వల్ల చాలా జీవనం కూడా కొందరు ప్రజలు పొందుతారు కరెంటు అనేది మనకి కోల్ మైన్స్ నుంచి కూడా ఉత్పత్తి పొందుతుంది కోల్ మైన్స్ ఎన్నో ఇల్లందు భూపాల్ పల్లి సింగరేణి అలాంటి క్వారీస్లో ఈ కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంట్ కూడా చాలా షాక్ ఇస్తుంది సింగరేణి క్వారీస్ ఎందరో సింగరేణి కార్మికులు కష్టపడుతు శ్రమ పడితే కరెంటు వస్తుంది కరెంటు వల్ల ఎంతో నష్టం ఉంది లాభం ఉంది కరెంటు ఉత్పత్తి చేసే కొన్ని థర్మల్ డిపోలు కూడా ఉన్నాయి కరెంట్ వల్ల వచ్చే ప్రమాదాలు మనం స్పృహ తప్పి పడిపోవడం హఠాత్తుగా చనిపోవడం లేదా కొంతసేపు ఎర్తింగ్ ఇచ్చి ఆగిపోవడం కూడా చెప్పవచ్చు కరెంట్ వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి కరెంటు మనకి పాకుతే ఇగ మనిషి స్వర్గానికి కరెంటు కూడా మన జీవితాలను మార్చవచ్చు కరెంట్ వల్ల కొన్ని ప్రాణాలు పోవచ్చు కరెంట్ షాక్కు కొట్టదంటే మనకు కరెంటు మీద అవగాహన ఉండాలి కరెంటు పనులు చేసే ముందు ఎంతో అవగాహనతో ఉండాలి కరెంట్ అనేది ఒక విద్యుత్ ఉత్పత్తి చేసే సమయం కరెంటు వల్ల ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి కరెంట్ అనేది మన మానవ జీవితానికి మంచి మార్పు అని కూడా అనవచ్చు మనకు కరెంట్ షాక్కు రాకుండా ఉండాలి అంటే మనకి కరెంటు మీద అవగాహన ఉండాలి అవగాహనతో కానీ మనం అన్నీ నేర్చుకుని ఉండాలి ఆ వైర్లు ఎలా అమర్చాలో తీయాలో మన ఇంట్లో స్విచ్లు లైట్లు ఫ్యాన్లు వాటి స్విచ్లను ఎలా అమలు చేయాలో కూడా నేర్చుకోవచ్చు కరెంటు పని అనేది చాలా ప్రమాదకరమైన పని కరెంటు పని వల్ల కొంతమంది చాలా ఉపాధి పొందవచ్చు కానీ ఏదైన్నా చిన్న మార్పు వచ్చిన అతని ప్రాణాలకి ప్రమాదకరం అని చెప్పవచ్చు నిజంగా ఎంతోమంది కరెంటు వర్కర్లు చేస్తారు పని కానీ అది చాలా ప్రమాదకరమైనది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవం అనేది ఉండాలి కరెంటు రాకుండా ఉండాలి అని అంటే మనం రబ్బరు చెప్పులు వేసుకుంటే కరెంటు పాకదు కరెంటు పాకదంటే మనకు చొక్కా లాంటి ప్లాస్టిక్ లాంటి వస్తువులతో కూడా కరెంటు పాకదు కరెంటు పాకదంటే ఎంతో మంచిగా మనం అన్ని కరెంటు రావద్దంటే మనం ఆచితూచి వాటి యొక్క విలువలను చూసుకోవాలి ఎప్పుడైతే వర్షాలు బాగా కురిసే సమయంలో ఇలాంటి కరెంటు షాక్లు లేదా హఠాత్తు పరిమాణాలు జరుగుతాయి కరెంటు రావద్దంటే మనకి ఇంట్లో అన్ని కరెంటు పట్ల అవగాహన ఉండాలి ఉంటే అది ఎంతో మంచిది మనకి మనమే కాపాడుకోవచ్చు ముందు పిల్లలకి లేదా పెద్దలకి కరెంటు పట్ల అవగాహన అనేది చెప్పాలి ఇలా ముట్టుకుంటే కరెంటు పాకుతుంది ఇలా ముట్టుకోకుండా కరెంటు పాకదు అని కూడా మనం నేర్పచ్చు మన పెద్దలకి మన పిల్లలకి కరెంటు వల్ల ఎన్నో జీవితాలు మన దేశంలో కోల్పోయారు ఎన్నో జీవులు కాకులు కోతులు అలాంటివి కూడా కరెంటు స్తంభాలను ముట్టుకొని అవి సజీవ దహనం అయ్యాయి అని కూడా చెప్పచ్చు కరెంటు ఎంతో ప్రమాదకరమైనది దానితో మనం ఆటలు ఆడరాదు

దానితో తెలియని ఏవి ఒకటి కరెంటు అని వస్తువులు రిపేరు చేయరాదు